హలో ప్లంబరా మాట్లేదా అండి ఇట్లా బాబు మాకు వాష్ బేషన్కి కిం హ్యాండ్స్ వాష్ బేషన్ ఉంటుంది కదా కింద కొద్దిగా లీక్ అవుతుంది అక్కడ ఏం పెడితే ఆ లీకేజ్ అనేది సెట్ అవుతుంది ఓకే కొ ఒకవేళ ఇట్లా ఈ స్ప్రింగ్ పైప్ ఉంటుంది కదా కొత్తది వేసుకోవచ్చా అది ఆ పైపు తక్కువ క్వాలిటీలో తీసుకురా నువ్వు అట్లా తీసుకురా నువ్వు అండ్ ఇంకొకటి ట్యాప్ కూడా సింకులో ట్యాప్ ట్యాప్ వచ్చేసి సింకులో ట్యాప్ కొద్దిగా స్టీల్ది ట్యాప్ అది స్టీల్దే తీసుకురా సింకులోకి కాబట్టి స్టీల్ది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది కదా ట్యాప్ అట్లాంటిది తీసుకురా ఇది మరొక్కసారి నువ్వు చూడు ఇదిలో ఏమైనా వాషర్ వేస్తే సెట్ అవుతుందా అంటే నేమో వాషర్ది తీసుకురావచ్చు టైటే టైట్ అయితలేదు ఓకే అది ఒకసారి చే నువ్వు చూస్తే నీకు అర్ధమవుతుంది అక్కడ ఒకటీనూ ఇంకొకటి ఒక కొత్త ట్యాప్ ట్యాంక్ నుండి కొత్త ట్యాప్ పెట్టాలి అయితే బయట బయట వాషింగ్ మిషన్ కోసమని డైరెక్ట్ ఒక ట్యాప్ పెట్టితే ఒకటి వాషింగ్ మిషన్ పైప్ ట్యాప్ కొనుక్కురా నువ్వు యా వాటికి ఏం పడుతాయో ఒకసారి నువు ఇంటికొస్తే ఎంత నుంచి ఎంత పైప్ పడుతుంది నువ్వు చెప్తే నేను అమౌంట్ ఇస్తాను నువ్వు తీసుకుని వచ్చేసి ఈ వర్క్ చేద్దువు ఈ రోజు సాయంత్రం వస్తావా నువ్వు సరే ఓకే సాయంత్రం రా వచ్చి కలువు ఎంత వరకూ చెప్తే నేను చూద్దాము ఓకే